నేను కొన్న ప్రాడక్ట్ లలో మొదటిగా ల్యాప్టాప్ ల్యాప్టాప్ అనేది నేను కొన్నాను అది బాగా వాడవచ్చు ఎందుకు వాడవచ్చు ఎందుకు దానివల్ల ప్రయోజనాలు అంటే వాడటం వల్ల అది చాలా బాగుంటుంది దాని ద్వారా దానికి ఎక్కువ స్టోరేజ్ ర్యామ్ దానికి ప్రయారిటీస్ కూడా ఎక్కువ నేను బుక్ చేయడం వల్ల దాని ద్వారా ఎటువంటి డామేజెస్ ఉండదు అందులో అది కొంచెం హై కాస్ట్ మంచి క్వాలిటీ లెనోవా డెల్ హెచ్పి వంటి ప్రాడక్ట్లు మనం వాడవచ్చు అలాంటి బ్రాండ్స్ మనం వాడడం వల్ల మనం ల్యాప్టాప్ అనేది బాగుంటుంది మన ల్యాప్టాప్ యొక్క మొదటి అంశంగా తీసుకుంటే మనం ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వచ్చు అందులో స్టోరేజ్ స్పేస్ కూడా బాగుంటుంది మనం ఎటువంటి రెజ్యూమ్ వర్డ్ ఎలాంటివైనా నోట్ ప్యాడ్ పెయింటింగ్ అలాంటివి చాలా యూజ్ చేయవచ్చు దాని ద్వారా యూజ్ చేయడం వల్ల ఆ యొక్క ప్రాడక్ట్ చాలా బాగుంటుంది యూజ్ చేయడం వల్ల చాలా ఎక్స్పీరియన్స్ కూడా మనం బాగా ఆడవచ్చు మనం ఆఫీసు లలో ఉద్యోగాలు చేయడం అప్పుడు మనకు అలవాటు కానిది ఇప్పుడు నుంచి మనం అలవాటు చేసుకుంటే ఆ యొక్క ప్రాడక్ట్ మనం బాగా యూజ్ చేయవచ్చు అందులో ముఖ్యమైన అంశాలు దానికి సెక్యూరిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేయవచ్చు అందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే వాటికి లైసెన్స్ సెక్యూరిటీ మనం వేసుకోవాలి దాని ద్వారా మనం రూటర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మనం వాడుకోవచ్చు తద్వారా సోషల్ మీడియా యాప్స్ కూడా మనం అందులో ఇన్స్టాల్ చేసుకుని మనం వాడవచ్చు అందులో ఎటువంటి టెన్షన్ అనేది లేదు ఆ యొక్క ల్యాప్టాప్ యొక్క ప్రాడక్ట్ లో చాలా ముఖ్యమైన అంశాలు మనం తెలుసుకోవచ్చు అందులో అబౌట్ లాప్టాప్ అని ఉంటుంది సిస్టమేటిక్ డాష్ బోర్డ్స్ విండోస్ ఎలాంటి ఫీచర్స్ అనేవి కూడా మనం తెలుసుకోవచ్చు ఆ ల్యాప్టాప్ ద్వారా మనం ఎన్నో నోట్సులు కూడా ప్రిపేర్ చేయొచ్చు ఎవరితోనైనా వీడియో కాన్ఫరెన్స్ కాల్ కూడా మనం మాట్లాడవచ్చు అది ఒక ల్యాప్టాప్ అనేది ద్వారానే మనం ముగించవచ్చు ఆ యొక్క ల్యాప్టాప్ అనేది ఎంతో ఆహ్లాదకరంగా మనం యూజ్ చేయవచ్చు ఆ యొక్క ల్యాప్టాప్ ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ యొక్క జనరేషన్ లో ప్రతి ఒక్క స్టూడెంటు ప్రతి ఒక్క ఆఫీసర్ తద్వారానే వారి యొక్క పనులను ముగించుకుంటున్నారు ఎటువంటి ప్రాడక్ట్ కూడా మనం బుక్ చేయవచ్చును ఆ యొక్క ఇంటర్నెట్ బేసిక్స్ అనేది మనం కలెక్షన్ అనేది ఉండాలి నేను బుక్ చేసిన ద్వారా అటు దాన్ని అందులో ఎటువంటి అపాయకరమైన ఎటువంటి డ్యామేజెస్ కూడా లేవు ఆ యొక్క ల్యాప్టాప్ అనేది చాలా అందుబాటులో ఉంటుంది నా దగ్గర కూడా ఉంది అది హెచ్పి కంపెనీ అది డెబ్భై రెండు వేల ద్వారా నేను కొన్నాను అది ఇప్పుడు కూడా బాగుంటుంది ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది బాగా చెందుతుంది ఈ యొక్క ల్యాప్టాప్ ఎంతో అందరికీ యూజ్ ఫుల్ అవుతుంది కూడా ఈ యొక్క ల్యాప్టాప్ వా డడం వల్ల ఎటువంటి స్కామ్ అన్ఆథరైజ్డి పర్ఫామెన్స్ కూడా యూజ్ చేయగలరు మన వేసుకున్న లైసెన్సు ఎందువల్ల సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆ యొక్క సెక్యూరిటీ ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చును ఈ యొక్క ప్రాడక్ట్ ద్వారా ఎన్నో కోఆర్డినేటర్ల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ యొక్క కోఆర్డినేటర్ అండ్ ప్రైస్ సెల్లర్ డెలివరీ కూడా ఇంటి దగ్గరే మనకు ఇస్తారు ఆ యొక్క నో కాస్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో అలాంటి యాప్ ల ద్వారా అప్లికేషన్స్ ద్వారా మనం మన ప్రాడక్ట్ ని చేసుకోవచ్చు ఈ యొక్క ప్రాడక్ట్ ల వల్ల చాలా యూజ్ ఫుల్నెస్ ఉంది మీరు కూడా తప్పకుండా ఆ యొక్క ల్యాప్టాప్ కనుక్కోండి ఎటువంటి సమయంలో అయినా మనకు ఉపయోగపడవచ్చు మన ల్యాప్టాప్ మన దగ్గర ఉంటే ఇతరుల కోసం మనం ఆధారపడే పని కూడా ఉండదు ఈ యొక్క ల్యాప్టాప్ వల్ల ఎంతో విషయాలను మనం ఖేదర్ చేయవచ్చు బయట జరుగుతున్న విషయాలు కూడా మొబైల్ ద్వారా కన్నా ల్యాప్టాప్ అనేది మనకు చాలా యూస్ఫుల్ ఆ యొక్క ల్యాప్టాప్ ఎంతో బాగా ఉంటుంది కూడా ఈ యొక్క ల్యాప్టాప్ ఎంతో యూస్ఫుల్ అండ్ ప్రైస్ లెస్ కూడా మనకి దొరుకుతుంది మనం డ్యూ ద్వారా ఇన్స్టాల్మెంట్ ద్వారా లేక ఈఎంఐ ద్వారా కూడా మనం ల్యాప్టాప్ ని కొనుక్కోగలము ఈ యొక్క ల్యాప్టాప్ ద్వారా చాలా ఎక్స్ప్రెస్ కూడా మనం వాడుకోవచ్చు ఎటువంటి సందర్భంలో అయినా మనం ఎక్కడికైనా తీసుకవెళ్ళవచ్చు దాంతో ఏమైనా ప్రాబ్లం కూడా లేవు అన్ని ప్రొవైడ్నెస్ అంత సేఫ్టీ వాళ్లే మనకు తద్వారా వస్తాయి ఈ యొక్క ప్రాడక్ట్ వల్ల ఎంతో యూజ్ ఫుల్నెస్ కూడా ఉంది ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం తెలుసుకోవచ్చును ఈ యొక్క ప్రాడక్ట్ వల్ల అద్భుతమైన విషయాలు మనం గాదర్ చేయవచ్చు ఈ యొక్క ప్రాడక్ట్ లో ఎంతో మౌలిక ద్వారా సదుపాయాల ద్వారా తెలుసుకోవచ్చు ఈ యొక్క ల్యాప్టాప్ అనేది ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళు అప్పుడు కాలంలో ఉన్నాయి ఇప్పుడు అవి మన భారతదేశంలో కూడా బాగా రన్ అవుతున్నాయి మనం మంచి కంపెనీ ద్వారా సెలెక్ట్ చేసుకుని తద్వారా మనము విషయాలను గాదర్ చేయవచ్చు ఈ యొక్క మిషన్ల ద్వారా ఎన్నో అంశాల ద్వారా కూడిన విషయాలను తెలుసుకోవచ్చు